హలో గుడ్ ఈవెనింగ్ మ్యామ్ గుడ్ ఈవెనింగ్ మ్యామ్ మేము టూ వీలర్ బైక్ జావా తీసుకోవాలనుకుంటున్నాం మ్యామ్ మీ కంపెనీది ఉందా రెంట్ ఎంత మ్యామ్ త్రీ కావాలి మ్యామ్ మూడు టూ డేస్ తర్వాత మ్యామ్ అంటే రేపు కాదు ఎల్లుండి తీసుకొచ్చి తీసుకుంటాం త్రీ డేస్ అవును మ్యామ్ త్రీ బైక్స్ కావాలి త్రీ డేస్ కావాలి ఓకే మ్యామ్ మ్యామ్

అంటే ఒక్క బైక్ ఎంత పడుతుంది మ్యామ్ అమౌంట్ పోనీ డిస్కౌంట్ లేదా మ్యామ్ అంటే మ్యామ్ త్రీ బైక్స్ తీసుకుంటున్నాం కదా మ్యామ్ డాక్యుమెంట్స్ ఏమైనా కావాలా మ్యామ్ వీటికి

అంటే త్రీ బైక్స్ తీసుకుంటున్నాం కదా మూరు మూడు మూడు కావాలా లేకపోతే ఒకటే తీసుకుని రావచ్చా అవును మ్యామ్ ట్యాంక్ ఫుల్ చేసి ఇస్తారా మ్యామ్ మ్యామ్ ఏరియా ఎక్కడ మ్యామ్

ఓకే మ్యామ్ ఈ సికింద్రాబ్యాగ్ సికింద్రబాద్ లొకేషన్ పెట్టండి మ్యామ్ మేం అక్కడకి వచ్చి తీసుకుంటాం ఈ నంబర్కే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ